భారతీయ సమాజంలో మతం యొక్క పాత్ర అంటే ఏం చెప్పాలండి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కులం మతం అనేవి ఎటువంటివీ ఉండకూడదు భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతీయ భారత సభ భారత దేశంలో మంచి సంప్రదాయాన్ని ఇతరుల మతాలను గౌరవించాలి అంతేకానీ మనం ఇతరుల మతాలను వ్యతిరేకించటం అనేది జరగకూడదు మనం భిన్నత్వంలో ఏకత్వం అనేది పాటించటానికి అన్ని మతాల కులాలను వ్యవహరించాలి ఇతరుల మతాలలో సిక్కులను తీసుకోండి వారి మతాలలో ఉంటుంది క్రిస్టియన్స్ని తీసుకోండి వారు చర్చ్కి వెళ్తారు ముస్లిమ్స్ని తీసుకోండి వాళ్ళు మసీదుకు వెళ్తారు హిందువులను తీసుకోండి వాళ్ళు గు దేవాలయాలకు వెళ్తారు ఇలా ఎవరి మతాలల్లో వాళ్ళు ఉంటారు అంతే కానీ ఒకరి మతాలను ఒకరు ఎప్పటికి కించపరచుకోకూడదు